మా మంచిర్యాల జిల్లాలో పండించే ముఖ్యమైన పంటలు మొక్కజొన్న సోయాబీన్ గోధుమలు పత్తి అలాగే పప్పు ధాన్యాలు ఇటువంటివన్నీ కూడా మేము పండిస్తాము ఇంకా వీటిని ఎలా యూజ్ చేస్తామంటే మేము కూరల్లో వాడుతాము తినే వస్తువులు అయితే అలాగే కొన్ని వేరుశనగలు అయితే మేము కూరల్లోనూ వాడుతాము అలాగే కొన్ని వాటిని మిల్లుకు పంపించి నూనేననేవి మేము తీసుకుంటాము అలాగే ఇంకా పత్తి ఇటువన్ పత్తి వచ్చిన దాన్ని ఏం చేస్తామంటే దూదిని సేకరించి మేము వాటిని అంగట్లో అమ్ముకొని క్లాత్ బట్లకి యూజ్ చేయడం జరుగుతుంది అలాగే మేము ఇప్పుడు ఎక్కువ ఏ పంట అయితే డిమాండ్ ఉంది అంటే మాకూ పత్తికి ఉంది వేరుశనగకు కూడా చాలా డిమాండ్ ఉంది మేము ఇది ఎట్లా నాటుతాం అంటే అవి ఫస్టు వేరుశనగ అనేవి బాగా కొంచెం ఎండబెట్టేసి ఎండబెట్టిన తరవాత విత్తనాలు జల్లిన తరువాత విత్తనాలు జల్లి మళ్లీ అవి చిగురించే వరకు మేము రోజూ నీళ్ళు చల్లి కొంచెం కొంచెం ఎరువు ఎరువును జల్లుతూ జల్లిన తరువాత ఒక కొంచెం మొలకలు అనేవి వస్తాయి మొలకలు వచ్చిన తరువాత దానికి పట్టిస్తూ ఆ వాటర్ పట్టిన తర్వాత మళ్లీ ఆ నేలన్నది ఎండిపోకుండా చూసుకోవడం జరుగుతుంది అలా ఎండిపోకుండా చూసుకోవడం జరగడం వల్ల భూమి అన్నది సారవంతంగా ఉండుంది మనకి పంటన్నది లోపల ఏదయితే వేరుశనగైతే వేసుకుంటే ఆ వేరుశనగలు బాగ ఊరి మనకి మంచిగా పంటన్నది మన చేతికి వస్తుంది అలా వచ్చిన పంటను మనము కోసుకొని ఆ కోసుకున్న దాన్ అన్ని మట్టినే నుంచి ఆ వేరుశనగలు సేకరించి విడిగా చేసి మేము అమ్మకానికి తీసుకెళ్ళి అక్కడ కిలోల అక్కడ తూకాలు పెట్టి మేము అవి అమ్ముకొని మేము డబ్బులు సేకరించుకుంటాం